నేను రకరకాల వంటలు చేస్తాను ఎప్పుడు ఒకేలాగా చేయను యూట్యూబ్లో చూస్తు కొత్త కొత్తగా తయారు చేస్తాను ఎగ్ కర్రీ ఫస్ట్ పెనం పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాతకి జీలకర్ర పోపు గింజలు వేసిన తర్వాత ఆ ఆనియన్స్ మిర్చి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేయాలి వేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత అల్లం వేయాలి అల్లం వేసిన తర్వాత ముక్కలు అన్నీ ఉడుకుతాయి కదా ఆనియన్స్ అవన్నీ ఉడికిన తర్వాత మనం ఎగ్ కొట్టుకోవాలి ఎగ్ కొట్టిన తర్వాత ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలి అని కొద్దిసేపు మరగపెట్టాలి అది పచ్చి నుంచి మరగడానికి కొంచెం టైం పడుతుంది అది అంతా అయిపోయిన తర్వాత గుడ్డు అనేది ఉడుకుతుంది ఉడికిన తర్వాతకి కారం దానికి తగ్గట్టు వేసుకోవాలి దాంతోపాటు ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మసాలా అవన్నీ వేసుకోవాలి